ఇంట్లో వంట కోసం ఎల్పిజీ సిలిండర్ వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం ఫస్ట్ ఎప్పుడైనా గ్యాస్ ఆన్ చేసినప్పుడు పైప్ అనేది మనం సరిగ్గా పెట్టాలి అది ఏమాత్రం చిన్నది మనం సరిగ్గా పెట్టకపోయినా మనం స్టవ్ అంటే మనం పొయ్య వెలిగించేటప్పుడు ఆ మంట అనేది ఆ బడ్లోకెళ్ళిపోతుంది ఆ బడ్లోకెళ్ళిపోయిన తర్వాత మనకు బయటకు వచ్చేస్తుంది ఆ మంట అదొక జాగ్రత్త మాత్రం తీసుకోవాలి తర్వాత ఎప్పుడైనా సరే వంట మనకు పూర్తయిన ప్రతిసారి మనం గ్యాస్ సిలిండర్ అనేది ఆఫ్ చేసేయాలి మనం ఎప్పుడైతే ఆపే ఆపకుండా ఉంటామో అప్పుడు అన్ని అది మనకి గ్యాస్ అంతా బయటకొచ్చేయడం దానివల్ల మనం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నప్పుడు అదే మనం ఆన్ చేసుకున్నప్పుడు మళ్ళీ అగ్గి అంత మన అగ్గంతా బయటకు గాల్లో వచ్చేయడం ఒకటేసారి పేలడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ జాగ్రత్తలు కొంచెం తీసుకుంటే మనం ఇంట్లో మంచిది